కాకినాడ జిల్లాలో రోజువారిగా ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలు ఏంటంటేనండి మొదటిది మంచి నీరు అండి ఇది ఏంటంటే కొంత సమయాల్లో మనకు అవసరమైనప్పుడు అయితే నీరు రాదండి ఒక్కొక్కసారి ఎన్నిసార్లు మన మధ్యకారులు చెప్పిన సరే చేస్తామని చెప్తారు కానీ ఎటువంటి మార్పు అందులో లేదండి రెండవది వచ్చేసి ఏంటంటే ఈ ప్రయాణించే మార్గాలండి ఈ రోడ్లు అనమాట రోడ్డు సంస్థలు ఈ రోడ్డు కూడా ఏంటంటే ఈ వర్షాకాలంలో గుంటలు పడిపోవడం వల్ల ఏంటంటే ఎన్నో ప్రమాదాలకైతే దారితీస్తాదండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చెత్త అలాగే ఏంటంటే కాలవ పరిశుభ్రత అంటే పరిశుభ్రత అండి ఈ పరిశుభ్రతకు ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఏ పండుగ స కాలాల్లో ఈ పరిశుభ్రత అనేది అంత ఎక్కువగా ఉండదండి ఒకవేళ నేతలని మీరు ఏమన్నా కోర సహాయం కోరతారంటే ఈ విషయాల్లోనే నేను స సహాయం కోరతానండి